నేటి స్కూల్లో ముఖ్యంగా మాతృభాష గణితం సైన్స్ సోషల్ హిందీ ఇంగ్లీష్ అనేవి బోధనా సబ్జెక్ట్లుగా ఉన్నాయి ఇవి ప్రభుత్వ పాఠశాలలో ఉ ఉన్నటువంటి నైపుణ్యం టీ టీచర్లు వీటిని బోధిస్తూ ఉంటారు ఈ టీచర్లకే అపారమైనటువంటి విజ్ఞానం బోధనా పటిమ ఉన్నప్పటికి వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలని నైపుణ్యం ద్వారా పిల్లలకి బోధించలేకపోతున్నారు దీనికి కారణమేంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంచుమించు ఎయిటీ పర్సెంటేజ్ మిగతా వ్యాపకాల మీద పడి బోధనకి తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో అయితే నైపుణ్యం గల టీచర్లు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు గుర్తింపు పొందినటువంటి స్కూల్లోనే ఉంటున్నారు మిగతా గ్రామీణ ప్రాంతాల్లోను రిమోట్గా ఉన్న విలేజ్లలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అయితే అంత బోధనా పట్టిన ఉన్నటువంటి టీచర్లు లేరు దీనికి వీళ్ళకి వీళ్ళు ఏంటంటే పిల్లలకి బట్టి ద్వారా కా ఏదో అరా కొరా నాలెడ్జ్ని అందించి వాళ్ళ అభివృద్ధికి కొంతవరకు తోడ్పడుతున్నారు